హలో ఎవరు క్యాబ్ డ్రైవర్నే మాట్లాడుతున్నా చెప్పండి హలో చెప్పండి అవునండి ఎప్పుడుండి డేట్ ఎంతమంది ప్యాసెంజర్స్ టూ ప్యాసెంజర్స్ ఈచ్ పర్సన్కి ఫోర్ హండ్రెడ్ అవుతుందండి ఏసీ అవైలబుల్ ఉంది నైట్ టైమింగ్ చెప్పలి కదా టైమింగ్స్ చెప్తే ఆ టైమింగ్ వరకు ఎయిట్ ఓ క్లాక్ ఓకే పక్కా షూర్ కదండి ఓకే డిస్కౌంట్ అంటూ ఏం లేదండి క్యాబ్ కారు కదా ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఓకే ఆగుతాం నో ఓన్లీ టూ పర్సన్స్ ఓకే ఓకే మేడం థ్యాంక్స్